నేను భోజనం చేసేటప్పుడు చాలా విషయాలు ఇష్టపడతాను నేను భావించేంతవరకు ఆహారం రుచిగా ఉన్నప్పుడు నేను చాలా ఇష్టపడతాను బంధువులతో స్నేహితులతో కలిసి తినడానికి నా తినడం అంటే నాకు చాలా ఇష్టం తినడానికి నేను ఇష్టపడతాను